పక్షులను చూసేటప్పుడు వాటిని గుర్తించడం ఒక సంతోషకరమైన సవాలుతో కూడిన ప్రక్రియ నేను పక్షులను గుర్తించేందుకు కొన్ని ముఖ్యమైన పద్ధతులను అనుసరిస్తాను మొదటిగా ఫీల్డ్ గైడ్లు అని పక్షులపై విపులంగా సమాచారం కలిగిన ఉన్న పుస్తకాలు ప్రతి పక్షి యొక్క ఆకారం రంగు ఆకృతి ముక్కు ఆకారం రెక్కల గమనిక వంటి వివరాలతో పాటు ఆ పక్షి ఎక్కడ కనిపించవచ్చు అనే భౌగోళిక సమాచారం కూడా అందులో ఉంటుంది మన దేశానికి సంబంధించి బర్డ్స్ ఆఫ్ ద ఇండియన్ సబ్కాంటినెంట్ లాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి ఇంకో ముఖ్యమైన సాధనం మొబైల్ యాప్స్ ఉదాహరణకు మెర్లిన్ బర్డ్ ఐ డీ అనే యాప్ నాకు చాలా ఉపయోగం ఉంటుంది పక్షిని చూసిన ప్రదేశాన్ని రంగును పరిమాణాన్ని ప్రవర్తనను ఇచ్చినప్పుడు ఇది అందుబాటులో ఉన్న పక్షుల జాబితాను చూపుతుంది ఈ ఫోటోల ద్వారా నేను చూసిన పక్షిని గుర్తించగలుగుతాను అదేవిధంగా పక్షుల స్వరాల గుర్తింపు కూడా నేను ఒక మంచి మార్గం కొన్ని యాప్స్ పక్షి చేసిన శబ్దాన్ని రికార్డ్ చేసి దాని ఆధారంగా ఏ పక్షో చెప్పగలుగుతాయి తరువాత నేను వ్యక్తిగత నోట్బుక్ వాడుతాను నేను చూసిన తేదీ స్థలం వాతావరణం మరియు పక్షి యొక్క ప్రవర్తన వంటి వివరాలను రాసుకుంటాను ఇది భవిష్యత్తులో గుర్తింపుకు బాగా ఉపయోగం ఉంటుంది చివరగా నా దృష్టిని పదే పదే శిక్షణ ఇవ్వడం ముఖ్యం పక్షులని గమనించడంలో ఓర్పు శ్రద్ధ అభిరుచి అవసరం ఎక్కువగా ప్రకృతి మధ్య గడపడం వల్ల మన పక్షుల ప్రవర్తనను నేరుగా గమనించి అవి ఎలా మారుతాయో ఉంటాయో తెలుసుకోవచ్చు మొత్తంగా ఫీల్డ్ గైడ్లు యాప్లు స్వయంగా రాసుకున్న నోట్ ఆల్ దిస్ టూల్స్ కలిసి నాకు పక్షులను సరిగ్గా గుర్తించడంలో సహాయం చేస్తాయి పక్షి వీక్షణం ఒక కళ మాత్రమే కాదు అది ఒక జీవశాస్త్ర అన్వేషణగా మారుతుంది